హలో సార్ మేము హౌసింగ్ లోన్ గురి మేము హౌసింగ్ లోన్స్ కోసము కావాలనుకుంటున్నామండీ అందుకే కాల్ చేసాము అంటే రేట్ అఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది ఏంటి కొంచెం చెప్తారా ఏమన్నారు

తౌ ఎయిటీన్ తౌ ఎయిటీన్ తౌజండ్ ఎయిటీన్ ల్యాక్స్ ఎయిటీన్ ఎయిటీన్ ఎయిట్ ల్యాక్స్ లోన్స్ కావాలనుకుంటున్నాము అంటే ఓన్లీ ఎమౌంట్ ఓన్లీ లోన్ పర్పసా లేతే మనకు అంటే మీరు ఉండే స్థలంని బట్టి ఇస్తారా లోన్స్

మనకి రేట్ ఆఫ్ ఇంట్రస్ట్ ఎంతుంది ఎంత ఉంటుంది ఓకే ఈఎంఐ ఎవ్రీ మంత్ అయితే ఇప్పుడు లోన్ అనేది ఎట్ ఎ టైం వన్ టైం మొత్తం సెటిల్మెంట్ చేస్తారా లేకపోతే మనకు విడతలవారీగా ఇస్తారా లోన్స్ వన్ టైమ్ చేసేస్తారా అయితే మనకు ప్రాసెస్ ఏముంటుంది అది డాక్యుమెంట్స్ ఏమేమి నీడ్ ఉంటాయి మనకు

ఓకే దాని ప్రాపర్టీ పేపర్స్

అయితే ఇప్పుడు మనము ప్రాసెస్ మొత్తం చేస్తే మనకు ఎన్ని రోజుల వరకు మనకు లోన్ అప్రూవల్ అవుతుంది మ్యాగ్జిమం వన్ వీక్ అయితే లోన్ అప్రూవల్ అయిన తర్వాత మనకు ఈఎంఐ వచ్చేసి నెక్ట్ మంత్ కెల్లి స్టార్ట్ అవుతుందా లేకపోతే మనం మొత్తము మన ఇల్లు కట్టిన తర్వాత స్టార్ట్ అవుతుందా నెక్ట్ మంత్నే స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే రేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు యాన్యువల్ ఇంట్రెస్ట్ రేటా ఎట్లా ఇది

ఓకే ఓకే ఓకే సరే సరేనండి ఓకే అండి నేను కాల్ చేస్తాను మీకు ఓకే